హలో చెప్పండి అన్న నేను చెన్నూర్ మంచిర్యాల వేళ్దాం తొందరగా వెళ్ళాలా తొందరగా వెళ్దామన్నా ఫ్యామిలీతోనా లేకపోతే అందు మీరు ఒక్కరేనా ఓకే వెళ్దామన్నా కాకపోతే ఒక్కరే అంటే మనకి ప్యాసింజర్లు అయ్యే వరకు ఆగాలి మీరు ఒక్కరి కోసం అంటే మీకు ఇంజన్ అవుతుంది ఎక్కువ మీరు ఏ టైమ్ వరకు వెళ్ళాలి ఓకే అన్న ఖచ్చితంగా వెళ్దాము మంచిర్యాల అంటే ఒక్కరే అంటున్నారు కదా అన్న ఒక పదిహేను వందల దాకా అయ్యిద్ది

అవును అవును ఫోన్ చేస్తున్నారు గానీ మేము డీజిల్ రేట్లు కూడా పెరిగినాయిగా అన్న అవి కూడా చూసుకోవాలె

మీ ఇష్టం మీ కంఫర్ట్ ఏ వద్దు లేట్ అవుతుంది ఎందుకు అంటే వెళ్ళిపోదాం ఓకే టైం ఉంది అనుకుంటే ఎక్కించుకొని వెళ్దాం ఏమన్నా ప్యాసింజర్ ఎక్కితే ఖచ్చితంగా మనం అక్కడికి తగ్గించుకుందాం అమౌంటు

మనం ఇప్పుడు హైవే నుంచి పోవాలి ఇట్లా లోకల్ నుండి కాకుండా అదే అదే వేరే రూట్స్ అంటే భీమవరం నుంచి వెళ్ళొచ్చు మనం మళ్ళీ ఇంకో మధ్యలో వేరే రోడ్డు ఉంటుంది అది ఎక్కువ యూజ్ చెయ్యరు ట్రాఫిక్ ఉండదు అటు ట్రాఫిక్ ఉండదు నీట్గా ఉంటుంది రోడ్డు మనకు ఒక ముప్పావు గంట గంట అంతే

నేను ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నడుపుతున్నా అన్న ఆటో ఎక్కడ మంచిర్యాలలో ఎక్కడికెళ్ళాలి రెడ్డి కాలనా అక్కడనేమన్నా ఫంక్షన్ ఉందా ఏమన్నా ఓకే అన్న టైమ్కి వెళ్దాం ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తారా అదే మీకు ఎంతసేపు పడుతుంది టూ త్రీ అవర్స్ అంటే మనం ఫోర్కి వెళ్ళినా ఒక ఎయిట్ అవుతుంది ఎయిట్ నైన్ అంటే ఓకే అక్కడికి వెళ్ళినాక మనం మాట్లాడుకుందాం

ఓకే ఓకే అప్ అండ్ డౌన్ అంటున్నారు కదా అప్ అండ్ డౌన్ అంటే ఒక టూ తౌజండ్ ఇచ్చేయండి పోనువి రానువి ఎంత ఇస్తారో చెప్పండి మీరు ఓకే ఓకే త్యాంక్ యూ అన్న